నేను పట్టణానికి వెళ్ళడానికి ముందుగానే టాక్సీని బుక్ చేసుకున్నాను ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను నేను రవాణా ఏజెన్సీకి మీ మీద ఫిర్యాదు చేస్తాను నేను ఆల్రెడీ నేను అక్కడ డబ్బును చెల్లించాను ఇప్పుడు మీరు ఇక్కడ డబ్బును అడిగి ఇస్ అడిగితే నేను ఎలా ఇస్తాను నేను ఆల్ నేను ముందుగానే రవాణా ఏజెన్సీతో మాట్లాడుకొని రుసుములు ముందుగానే నేను చెల్లించాను ఇప్పుడు మీరు ఎక్కువ డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను నేను రవాణా ఏజెన్సీకి మీ మీద ఫిర్యాదు చేస్తాను